గుడ్ మార్నింగ్ అండీ చెప్పండి పర్లేదండీ బాగానే రాసాడు మీ అబ్బాయి అన్ని ఎగ్జామ్స్ ఫస్ట్ యూనిట్ అయిందిగా ఫస్ట్ యూనిట్ టెస్ట్

అన్ని సబ్జక్ట్స్ బాగానే వచ్చినాయి కానీ మాథ్స్ కొంచం తగ్గినై అండీ మాథ్స్ గురించి కొంచం కేర్ తీసుకోండి మిగతా సబ్జక్ట్స్ అన్నీ బాగానే చేస్తున్నాడు కానీ మాథ్స్కి వచ్చేపాటికి కొంచం చేయటల్లేదు ఎక్కడైనా ట్యూషన్కి ఏమైనా పంపిస్తున్నారా

చూస్తూ ఉండండి కొంచం అన్ని సబ్జక్ట్స్ బాగానే ఉన్నాయి మాథ్స్ కూడా కొంచం చేస్తే ఇంకా మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి ఏమన్నా దగ్గరలో ఏమన్నా ట్యూషన్ ఒకటి ఉంటే మంచి సెంటర్ జాయిన్ చేయండి మాథ్స్ వరకు మంచిగా కోచింగ్ ఇప్పించి ఇహ ఆ అబ్బాయి ఆ అబ్బాయితో పాటు కొంతమంది ఉన్నారు అందరూ మంచిగానే వచ్చినయి మార్క్స్ ఇదోకటి కొంచం ఇంప్రూవ్ అయ్యేలా చూసుకుంటే తర్వాత మంచి మార్క్స్ వచ్చి కొంచం ఫస్ట్ సెకండ్ అలా రావడానికి ఉండుద్ది ఈ అబ్బాయితో వీళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంత మంది ఉన్నారు మీ ఇంటి దగ్గరేనంట కదా వీళ్ళందరూ కొంచం ట్యూషన్కి పంపీయండి వెళ్ళమని చెప్పండి కొంచం కేర్ తీసుకోండి అబ్సెంటీస్ కూడా కొంచం ఈ మధ్య పెడ్తున్నాడులే ఎక్కువ అబ్సెంట్లు అవ్వకుండా చూసుకోండి అదే చెప్పాడు హెల్త్ బాగాలేదని చూసుకోండి కొంచం ఎక్కువ అబ్సెంటీస్ పెడితే మళ్ళీ సిలబస్ మిస్ అయిపోతాడు కదా ఆబ్సెంట్ అవ్వకుండా చూసుకుని ఆ ట్యూషన్లో ఒకటి జాయిన్ చేయండి ఇంకా అంతేనండీ రిమైనింగ్ బిహేవియర్ కానీ ఇంక అన్నీ బాగానే ఉన్నాయి ఇక మాథ్స్ పరంగా కొంచం కేర్ తీసుకోండి ఇంకా రిమైనింగ్ అన్నీ బాగానే చదువుతున్నాడు దగ్గరలో ఉన్నాయా ట్యూషన్స్ ఓకే అండీ మేము కూడా కేర్ తీసుకుంటున్నాము ఇలా మాథ్స్ ఇలా రాని వాళ్ళ గురించి కొంచం కేర్ తీసుకోమని చెబుతున్నాము కానీ మీరు కూడా కొంచం అట్లా జాయిన్ చేస్తే కొంచం చదువుకుంటాడు కదా మంచిగా వచ్చేలా చూసుకోండి కొంచం ఇంటికాడ ఎలా ఉంటున్నాడండీ

అదే అదే సరే అండీ జాగ్రత్తగా చూసుకోండి